హలో మేడమ్ నేను మొన్న మా యానివర్సరీకి ఫొటోస్ తీశారు కదా మేడమ్ మీరు మేడమ్ మీరు మా ఫొటోస్ ఇంకా సబ్మిట్ చేయలేదు మ్యామ్ అవుట్పుట్ ఇంకా ఇవ్వలేదు మాకు ఆల్మోస్ట్ వన్ ఇయర్ అవుతుంది మ్యామ్ ఆల్రెడీ వన్ ఇయర్ అవుతుంది మ్యామ్ మేము ఆల్రెడీ అడ్వాన్స్ మనీ కూడా ఇచ్చాం ఎలాంటి అవుట్పుట్ మీ దగ్గర నుండి మాకు లేదు మ్యామ్ మ్యామ్ మన డీల్ ప్రకారం మేము ఇవ్వాల్సిన అడ్వాన్స్ మీకు ఇచ్చాము మ్యామ్ కానీ మీ దగ్గర నుండి ఎలాంటి రెస్పాన్స్ లేదు ఎన్నిసార్లు కాల్ చేసినా కానీ లిఫ్ట్ చేయట్లేదు మీరు మ్యామ్ వన్ ఇయర్ అవుతుంది మ్యామ్ ఎలా ఇలా చేస్తే మేము వన్ ఇయర్ నుండి వెయిట్ చేస్తున్నాను మా యానివర్సరీ ఫొటోస్ కోసం అయినప్పటికీ మీరు ఎలాంటి మ్యామ్ అట్లీస్ట్ మీరు అది అయినా చెప్పాలి కదా మ్యామ్ కాల్ లిఫ్ట్ చేసి మాకు ఇది ప్రాబ్లమ్ ఉంది అంటే మేము ఏదో ఒక సొల్యూషన్ చెప్పడమో లేదా మనీ ఇవ్వడమో చేస్తాం కదా మరి మీరు ఇలా చేస్తే ఎలా చెప్పండి లేదు అట్లీస్ట్ ఇంకొక వన్ మంత్ లోపు అయినా చేయండి మ్యామ్ మేము మనీ కొంచెమైనా ఇస్తాం లేదని మీరు ఏ ప్రాబ్లం ఏంటో చెప్పండి దాన్ని బట్టి మేము చేస్తాం మ్యామ్ అవుట్పుట్ మాత్రం మంచిగా వచ్చేలాగ చూడండి మ్యామ్ మేము మనీకి తగ్గట్టుగా వచ్చేటట్టు చూడండి మ్యామ్ యా అవును మ్యామ్ చూద్దాం ఓకే మాకు కూడా అలానే అవుట్పుట్ రావాలి అనుకుంటున్నాను మ్యామ్ మేము మనీ సెండ్ చేస్తాము యా ఓకే మ్యామ్ థ్యాంక్ యూ